హలో ట్యాక్సీ నేను పెట్టిన లొకేషన్ నుంచి నా లొకేషన్కి ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది ఇంకా ఎన్ని అవర్స్లో మీరు రీచ్ అవ్వగలరు నాకు చెప్పండి అండ్ లొకేషన్ మీకు షేర్ చేస్తాను ఇంకో లొకేషన్లో మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు మీరు ఆ లొకేషన్కి వెళ్ళి నా లొకేషన్కి రీచ్ కావడానికి ఎన్ని అవర్స్ పడుతుందో చెప్పండి అండ్ అలాగే మీరు కొంచెం తొందరగా వీలైతే తొందరగా రండి టూ డిస్టెన్స్కి అమౌంట్ ఎంత అవుతుందో కూడా చెప్పండి అండ్ నేను మా ఫ్రెండ్ లొకేషన్ షేర్ చేసాను ఫస్ట్ అక్కడికి వెళ్ళి తనని పిక్ చేసుకొని నేను ఉన్న లొకేషన్కి మీరు తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మీకు ఆ లొకేషన్తో పాటు నా లొకేషన్ కూడా మీకు పంపిస్తాను అక్కడ ఫస్ట్ వాళ్ళని పిక్ చేసుకొని నేను ఉన్న లొకేషన్ దగ్గరికి మీరు రండి నేను కాల్లో మీకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాను ఆ లొకేషన్ని బేస్ చేసుకొని మీరు నేను ఉన్న లొకేషన్స్కి రండి